చిత్తూరు జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండుగల గురించి మనం తెలుసుకుందాం చిత్తూరు జిల్లాలో దీపావళి హోలీ ఉగాది సంక్రాంతి వినాయక చవితి సుబ్రమణ్య షష్టి కనుమ పండుగ వంటి ఎన్నెన్నో గొప్ప సాంస్కృతిక పండుగలను జరుపుకుంటూ ఉంటారు చిత్తూరు జిల్లా వాసులు చిత్తూరు జిల్లాలో మన ముఖ్యంగా చెప్పుకోవాలంటే గంగమ్మ జాతర అనే సాంస్కృతిక పండుగలను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు గంగమ్మ జాతరే కాకుండా వినాయక చవితిని కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు ఆ పండుగ రోజు ఎక్కడెక్కడో ఉన్న విదేశాల్లో పక్క రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఉన్నా చిత్తూరు జిల్లా వాసులు తమ స్వస్థలానికి చేరుకొని ఆ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అలానే ఉగాది పండుగను కూడా మన చిత్తూరు జిల్లా వాసులు తమ తెలుగు తెలుగు సంస్కృతి తమ తెలుగు సంస్కృతి పండుగగా తెలుగు న్యూ ఇయర్ గా మన ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు చిత్తూరు జిల్లా వాసులు మరీ ముఖ్యంగా జరుపుకోవాల్సిన పండుగ సంక్రాంతి సంక్రాంతి అనగానే ఎక్కడి ఎక్కడి నుంచో తమ బంధువులు మిత్రువులు స్నేహితులు అందరు వచ్చి ఒక్కటిగా చేరి ఆ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా కూడా జరుపుకుంటూ ఉంటారు చిత్తూరు జిల్లాలో జరుపుకునే అతి ముఖ్యమైన సాంస్కృతిక పండగలలో ఒకటి దీపావళి దీపావళిలో ప్రజలందరూ చిన్న ముఖ్యంగా చెప్పాలనుకుంటే చిన్నపిల్లలు టపాకాయలను కాల్చు కాల్చుతూ పిండి వంటలు తింటూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగల వల్ల ఉపయోగపడేది ఏమైనా ఉందంటే ఉంది ఎందుకంటే ఎక్కడెక్కడో బయట వెళ్ళి పని చేసుకుంటూ ఉండే తమ కుటుంబ సభ్యులు ఈ ఈ పండుగల ద్వారా ఒక్కటై అందరూ కలిసిమెలిసి ఈ పండగలను ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారని మనం చెప్పుకోవచ్చు